పూజా సమయములో మేము ప్రత్యేకంగా అనుసరించే నిర్దిష్టమైన సాంస్కృతిక పద్దతులు ఉన్నాయి చాలా రకాలైన పూజలు అనేవి ఉంటాయి అంటే శివ పూజ దుర్గా పూజ లక్ష్మీ పూజ వంటివి దేవుళ్ళని ఆరాధిస్తారు వారు ఖచ్చితంగా పండ్లు పూలు సుగంధ ద్రవ్యాలు నైవేద్యం ఖచ్చితంగా ఉంచాలి నేను పూజా సమయంలో సాంస్కృతికంగా పద్దతులను అనుసరిస్తాను అంటే శుభ్రంగా ఉంచడం అనేది ముఖ్యం శారీరిక మానసిక శుభ్రతలు రెండు కలిగి ఉండాలి ఆ రెండు కలిగి ఉండటం చాలా అవసరం అలాగే ముఖ్యం పూజారులను గౌరవించడం అనేది చాలా ముఖ్యమైనది అలాగే పూజా సామాగ్రిని ఉపయోగించడం పూజా సమయములో ఆరాధించేటప్పుడు పూజా సామాగ్రిని ఖచ్చితంగా ఉపయోగించాలి అలాగే దీపాలను వెలిగించటం అలాగే ప్రార్థన చేయడం అనేది సం పూజా సమయంలో ప్రత్యేకంగా అనుసరించే నిర్దిష్టమైన సాంస్కృతిక పద్ధతులు